మా ప్రాంతంలో కబడ్డీ ఆట బాగా ఆడతారు ఇది ఒక సాంప్రదాయంగా ప్రతీ ప్రతీ సంవత్సరం పోటీలుతో పోటీలు కండక్ట్ చేసి మరీ ఆడతారు అయితే కబడ్డీ ఆటలో చాలా ప్రమాదాలు కూడ ఉంటాయి అయితే ఇది ఒక సాంప్రదాయం కావడంతోటి మా ఏ మా ప్రాంత ప్రజలు ఈ ఆటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కబడ్డీ ఆట టీమ్స్గా విడిపోయి రెండు వర్గలా టీమ్స్గా విడిపోయి ఒకరితో ఒకరు కబడ్డీ ఆడతారు అయితే ఈ ఆట ఫిజికల్గా చాలా హెల్ప్ అవుతుంది అలాగే కొంచెం రిలీఫును కూడ ఇస్తుంది